నేను చిన్నప్పటి నుంచి స్పీడ్ రన్నింగ్ అండ్ ఇతర గేమింగ్ సవాల్లో నేను పాల్గొన్న ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చ ఎంతగానో నచ్చింది స్పీడ్ రన్నింగ్ అయితే మరీను అందులో నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు అందరూ నన్ను నువ్వు గెలిచావు నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనగానే అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది స్పీడ్ రన్నింగే కాకుండా నేను లాంగ్ జంప్లో కూడా పాల్గొన్నా లాంగ్ జంప్ అయితే నాకు ఎంతగానో నచ్చింది ఎందుకంటే అందరు నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు మన కాలేజీకి ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చావు అన్నప్పుడు ఆ ఆనందం అయితే నేను చెప్పలేను మాటల్లో అస్సలు అంతేకాకుండా నేను క్రికెట్ గేమ్లో కూడా నేను ఎంతో బాగా ఆడాను మా ఒక గ్రామానికి కప్పు తీసుకొచ్చాను ఇలా ఎన్నో గేమ్స్లో నేను ఆడి మా గ్రామానికి నేను కప్పు తీసుకురావడం వల్ల మా ఊరిలో నన్ను పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇందువల్ల నేను తెలియజేసేదేంటంటే యువత కూడా ఇలాంటి గేమ్స్ ఆడి ఫిట్నెస్ను పెంచుకోవడమే కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను